పౌరలను రక్షించడానికి సమాజంలో శాంతిని కొనసాగించడానికి న్యాయవ్యవస్థలు ఎక్కువగా నేరాలు జరుగుతున్న స్థలంలో ఎక్కువ పౌరులు రక్షించే పౌరులు ఉంటే మనకి చాలా సహాయకరంగా ఉంటుంది ఎక్కడైనా నిర్మానుష సమయంలో ఏదైనా నేరాలు జరిగితే మనం వెళ్ళి కంప్లైయింట్ చెయ్యడానికి కూడా పోలీస్ స్టేషన్లు సౌకర్యంగా లేవు అందుకని పోలీస్ స్టేషన్లు దూరంగా ఉన్న ప్రాంతాలలో నేరాలు ఎక్కువ జరిగే ప్రాంతాలలో ఒకటి లేదా రెండు రక్షక భటులను మీరు అందుబాటులో పెట్టినట్లయితే నేరాలు జరిగినప్పుడల్లా వెళ్ళి కంప్లయింట్ చేసి న నెక్స్ట్ టైం అక్కడ అవి నేరాలు జరగకుండా నిర్ధారించవచ్చు